అమ్మా మీ బాబూ స్కూలుకి సరిగా వస్తలేడు మరి మార్కులొస్తలేదు చదువు చదువు కూడా అంతంత మాత్రం చదువుతాడు అమ్మా మేము బాగానే చెప్తున్నాము బాగానే మేము చూసుకుంటాన్నము కానీ ఆయనేందుకో మరి చదువడంలేదు మార్కులు కూడా బాగా వస్తలేవు మీరు కూడా ఇంటికాడ కూడా వచ్చాక కాసేపు కూర్చోబెట్టి చదివించండి మరీ ఎక్కువ రెగ్యులర్గా పంపించాలమ్మా స్కూల్కి కూడా మీరు ఇంటి కాడే ఉంచడం అది ఏది చెయ్యొద్దు కొంచెం తెలివి కూడా కొంచెం నార్మల్గనే ఉంది ఆయనకి మరి మీరు రెగ్యులర్గా స్కూలుకి పంపిస్తేనే అమ్మా మేము చెప్పేది

కొంచం మెమొరీ పవర్ కూడా కొంచెం ఆయనకు అర్దం చేసుకున్నా కూడా తక్కువుంది జ్ఞాపకశక్తి అలాంటప్పుడు ఊరికే స్కూల్ డుమ్మా కొట్టడం ఇంటి కాడ ఉండడం కాదు పంపించాలి రెగ్యులర్గా మీరు కూడా వెళ్ళి చదువుకోవాలని అనాలి కాని మీరు కూడా చెప్పాలమ్మా మేము కూడా చెప్తాము పిల్లలకి మంచిగనే చూసుకుంటాము పేరెంట్స్కి కూడా కొంచెం ఉండాలి కదమ్మా ఇంటికాడ అదే అమ్మా మరి బాబు చదువుతలేడనే మేము అడుగుతాన్నము ఊరికే మీకు చెప్తున్నాము మంచిగా చదివించుకోవాలి ఇంటికాడ కూడా మేము కూడా టీచర్లగా మేము కూడా కేర్ తీసుకుంటాము మంచిగనే చెప్తాము చదువు మంచిగా పంపించాలమ్మా రోజు సరే అమ్మా రోజూ పంపించండి